మా ప్రాంతంలో ఎక్కువగా శిల్పాలు తయారు చేస్తూ ఉంటారు శిల్పాలు తయారు చేయడంలో మా ప్రాంతం ప్రాధమిక వృత్తి దాన్ని చూడడానికి దాని గురించి తెలుసుకోవడానికి పట్టణం నుంచి ప్రాంతాల నుండి పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు మా ప్రాంతంలో శిల్పాలను చాలా అందంగా తయారు చేస్తూ ఉంటారు అవి ఎలా తయారు చేస్తారు అనేసి ఎక్కువ మంది తెలుసుకోవడానికి వస్తూ ఉంటారు వీటి శిల్పం గురించి చెప్పాలంటే శిల్పం అంటే చెక్కిన లేక పోత పోసిన ప్రతిమ ఇవి నల్ల రాళ్లతోని పాలరాళ్ల తోని చేస్తారు దేవతలను దేవతా మూర్తులను రాజులను రాణులను గురువులను జంతువులను మొదలైన శిల్పాలను చోటు చేసుకుంటారు శిల్పాల గురించి వివరించే శాస్త్రాలను ప్రతిమ శాస్త్రం నేర్పే విద్య ప్రతిమ విద్య అని అంటారు శిల్పాలను చెక్కినవారు సత్తి లేదా శిల్పి అంటారు రాతి యుగంలో బొమ్మలను చెక్కడం ద్వారా ఆరంభం అయింది మనుషులు పరిణితి చెందబోతూ ప్రారంభంలో వారి దైన్యం జీవితం చూసిన అనేక విషయాలలో గృహాలలో ఉన్న రాతి పై చెక్కడం ప్రారంభించారు ఈ శిల్పాలనేవి మా ప్రాంతంలో ఎక్కువగా చెక్కుతూ ఉంటారు